స్టేషనరీ షాపా మ్యామ్ మాకు ఓకే మ్యామ్ మీ స్టేషనరీ షాప్లో బ్యాగ్స్ అమ్ముతారా ఒకటి అంటే ఒక బ్యాగ్ నేమ్ దాని క్వాలిటీ ఎట్లా ఉంటుంది దాని ఎమౌంట్ చెప్తారా మ్యామ్ నాకు మంచి క్వాలిటీ కావాలి మ్యామ్ అంటే పిల్లలకి బ్యాగ్స్ చాలా క్వాలిటీ కావాలి గదా దానికి నాకు మంచి క్వాలిటీ కావాలి క్వాలిటీ బ్యాగ్ రేట్ చెప్పండి మ్యామ్ స్కై బ్యాగులు ప్రైజ్ అనేదేం లేదు మంచి క్వాలిటిది కావాలి ఎంతైనా పర్లేదు ఓకే త్రీ తౌసండ్ ఎరౌండ్ ఓకే ఒక్క బ్యాగ్కి త్రీ తౌజండ్ అవుతుందా మ్యామ్ ఓకే మరి మేము ఒకవేళ ఒకటి కాకుండా బల్క్ తీసుకుంటే ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా ఓకే త్యాంక్ యూ మ్యామ్ ఇంకా మీ దగ్గర జర్నీ చేసే బ్యాగ్స్ ఉన్నాయా అదేం బ్రాండ్లున్నాయి చెప్పండి మ్యామ్